చెప్పండి అవునండి ఊబర్ ఏజెన్సీ చెప్పండి క్యాబ్ కావాలా శ్రీకాకుళం అంటే నమ్ లైకు శ్రీకాకుళంలో యూబర్ది మా ఊబర్ది ఒక ఆఫీసుంది ఐడియా ఉందా మీకేమైనా యా ఓకే మీరు వస్తారా మా ఏజెన్సీ దగ్గరికి లేకపోతే హోమ్ నుండి డెలివరీ మిమ్మల్ని పిక్అప్ చేసుకొని వెళ్లమంటరా ఓకే లగేజ్ ఉంటుంది ఓకే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి మా మా ఏరియా నుండి మీకు వన్ వన్ అండ్ హాఫ్ ఓకే శ్రీకాకుళం అంటే విజయ ఏ రోజు ప్లాన్ చేస్తున్నారు టుమారో అప్ అండ్ డౌనా మిమ్మల్ని అక్కడ డ్రాప్ జేసి రావలా మళ్లీ శ్రీకాకుళం తీసుకొచ్చి దింపాలి మిమ్మల్ని యా ఓకే అంటే రేపు డే మొత్తం గడుస్తుంది ఏ టైమ్కి స్టార్ట్ అవుతారు మీరు నైన్ వరకు మరీ ఎంత మంది చిన్నది తీసుకురావాలా ట్రావెల్స్ పెద్దా ఫోర్ అంటే వెనకాల త్రీ మెంబర్స్ అడ్జస్ట్ అవుతారా కూర్చోడానికి వెనకాల త్రీ ముందొక్కరు డ్రైవర్తోని ఫైవ్ మెంబర్స్ చిన్న కారు అయితే పర్లేదు మీకు మ్యామ్ క్యాబ్ కొచ్చేసి అప్ అండ్ డౌన్ అంటున్నారు కావట్టి సెవెన్ థౌసండ్ మీరు ఇంక అడ్జస్ట్ అవుతా అంటున్నారు ఎయిట్ థౌసండ్ అనేది కాబట్టే ఒకరిని అడ్జస్ట్ అవుతానాని అన్నారు కాబట్టి ఫోర్ మెంబర్స్ కదా ఫోర్ టూ జార్ ఎయిట్ కానీ అడ్జస్ట్ అవుతా సింగిల్ ఫోర్ అందుకన్నానని సెవెన్ అనా అంటున్న అడ్వా అడ్వాన్స్ ఏమైనా పంపించండి ఇదే నంబర్కి నాకు ట్రాన్సాక్షన్ చేయండి చేసి మళ్ళీ మెసేజ్ చేయండి అడ్వాన్సు మార్నింగ్ షార్ప్ నైన్ అడ్వాన్సు డీసిల్ మటుకు ఒక టూ థౌసండ్ అయితే వంపియ్యండి మళ్లీ ఏదైనా ఒక డీసిల్ తక్కువ వడితే అదిదీ డ్రైవరు చూసుకుంటారు మళ్ళీ టూ థౌసండ్ మీరు శ్రీకాకుళం వెళ్ళినంక ఇయ్యండి ఇగ మిగిలినయి మ సారీ విజయవాడకి రీచ్ అయినంకా మిగితా టూ థౌసండ్ ఇయ్యండి స్టార్ట్ కాగ శ్రీకాకుళంకి ఇటు ఫస్టు టూ థౌసండ్ తర్వాత టూ థౌసండ్ మిగితా త్రీ థౌసండ్ మళ్ళీ మీరు ఇంటి దగ్గర దిగినంక త్రీ థౌసండ్ ఇయ్యండి రెడీ ఉండండీ